పెన్షన్ ఇస్తారు

సార్ మీరు మీ లొకేషన్ ఎక్కడి వరకు సార్ ఎక్కడికి వెళ్ళాలి మీరు చైతన్య కాలేజా ఓకే ఓకే సార్ సార్ ఇక్కడి నుంచి అంటే మన ఈ లొకేషన్ నుంచి వెళ్ళేదానికి ఇరవై నిమిషాల నుంచి అర్దగంట వరకు పడుతుంది సార్ ఆ తీసుకెళ్తాను సార్ అది నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది తీసుకెళ్తాను తొందర తీసుకెళ్తాను సార్ స్పీడ్కి వెళ్తాం ఓకే ఓకే ఓకే